మేము మా చుట్టుపక్కల వారు అందరం కలిసి ఇంట్లోనే ఆటలు ఆడుకుంటాము లూ లూడో ఎక్కువ ఆడుతాము క్యారమ్స్ ఆడుతాము ఇంకా స్నికర్స్ ఆడుతాం చెస్ ఆడుతాం మార్బల్స్ ఆడుతాం ఎక్కువ మార్బుల్స్ ఎక్కువ ఇష్టం ఎందుకంటే ఎక్కువ గర్ల్స్ కాబట్టి గర్ల్స్ అందరం కూర్చోని మార్బల్స్ ఆడుతాం ఆ మార్బుల్స్లో కూడా ఫైవ్ ఫైవ్ ఫైవ్ స్టోన్ ఫైవ్ మార్బుల్స్ కలుపుతూ ఆడుతాం లేకుంటే ఏడు రాళ్ళుతోని కలిపి ఆడుతాం లేకుంటే పదకొండు రాళ్ళతోని కలిపి ఆడుతాం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఆడటం వల్ల మాకు చాలా ఎంజాయ్మెంట్ కనిపి అనిపిస్తుంది ఈ మార్బుల్స్ అనేది ఇట్ల కౌంటింగ్ అనేది ఉండే అనమాట మనం ఇంటి పక్కన ఎంతమంది ఉంటే అంతమంది కలిసి ఆడుకోవచ్చు ఒక్కరు ఇద్దరు అని లిమిట్ అని ఉండదు అదే కేరమ్స్ ఆడితే ఇద్ నలుగురే ఆడాలి అదే లూడో ఆడితే ఇద్దరే ఆడాలి క్యారమ్స్ ఆడితే నలుగురు ఆడాలి స్నేక్ అండ్ లాడర్ ఆడితే ఒక మినిమం ఫోర్ మెంబెర్స్ అదే మార్బల్స్ ఆడినము అనుకో చాలామంది ఆడవచ్చు ఒక ముగ్గురు అని కాకుండా సి టెన్ మెంబెర్స్ వరకి ఆడవచ్చు అందులో మార్బుల్స్లో చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది అందుకే నాకు మార్బల్స్ ఆడటం ఎక్కువ ఇష్టం ఇంకా ఎండాకాలంలో వచ్చేసి మార్బల్స్ ఇంకా ఎక్కువ ఆడుతాం ఎందుకంటే అప్పుడు సమ్మర్ హాలిడేస్ ఉంటాయి కాబట్టి మార్బల్స్ ఆడటం మస్త్ అనిపిస్తుంది ఇంకా ఎంత పైకి మార్బుల్స్ని ఎంత పైకి ఎక పైకి ఎగరేస్తే అంత పైకి అంత గొప్పవారుగా ఫీల్ అవుతాము మేము అందుకే నాకు ఆ ఆటలు ఆడటం అంటే ఇష్టం